మా ప్రాంతాన్ని పాలించే ప్రధాన రాజకీయ పార్టీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన స్థాయిలో ఉంటూ అన్ని నియోజకవర్గాలలో అగ్రస్థానంలో రెండు వేల పంతొమ్మిది నాడు జండా ఎగరవేసింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో మా ప్రాంతాన్ని పాలిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రజల్లోనికి ప్రజలకు అనుగుణంగా అనేకమైన సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రవేశపెడుతూ అనేకమంది ప్రజల్లోకి వెళుతూ పార్టీ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియపరచడమే ఈ పార్టీ యొక్క ఉద్దేశంగా వారు పూనుకొని దళిత వర్గాలకు కానీ ఒక అగ్రస్థాయిలో ఉన్న వర్గాలు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలాగా మీరు చేయడమే ప్రధాన లక్ష్యంగా మీరు ముందుకు పరిగెత్తారు కనుక ఈ పార్టీ యొక్క ప్రాముఖ్యత మా ప్రాంతంలో అందరికీ తెలిసేలా వారు చేయడం వలన ఈ పార్టీ ముందుకు వెళుతూ ఉంది